చెప్పండి ఏంటి స్టమక్ పెయినా అవునా స్టమక్ పెయిన్ ఎందుకు వస్తునాది ఏమైనా ఫుడ్ ప్రాబ్లమా మీకు

నైట్ ఏం తిన్నారు ఏమైనా మసాలా లాంటివి తిన్నారా అచ్ఛా అది కొంచెం డైజెస్ట్ కానట్టుంది అందుకే అలా ఏమంటారు పెయిన్ వస్తుంది మీరు ఫుడ్డు ఏమంటారు డైట్ కరెక్ట్ లేకపోతే కూడా పెయిన్ లాంటిది వస్తుంది ఏమైనా మెన్స్ట్రల్ టైమ్లో కనక ఉన్నారా కాబట్టి అలాంటి టైమ్లో ఏమంటారు బయట ఫుడ్డు తిన వద్దు అస్సలు కొంచెం ఏమంటారు హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే తీసుకోవాలి ఫ్రూట్సు అలాంటివి తీసుకోవాలి పండ్లు కూడా పండ్లలో ఎక్కువ బీట్రూట్ అలాంటివి ఎక్కువ తినాలి ఇలాంటి టైమ్లో అందుకే పెయిన్ అందుకు వచ్చి ఉండొచ్చు మీరు మంచి హాస్పిటల్స్ అంటే ఉన్నాయి కానీ అంత ఏమంటారు పెద్ద గైనకాలజిస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ మీరు ఫుడ్డు తీసుకుంటే హాస్పిటల్స్ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి ఫుడ్డు మంచిగా తీసుకోండి ఫస్ట్ మీరు ఫుడ్డు బీట్రూట్ బీట్రూట్ మంచిగా ఉంటుంది క్రాంప్కి నెక్స్ట్ ఇంకేం తీసుకుంటారంటే బీట్రూట్ క్యారెట్ ఇంకా కీర దోసకాయ ఇలాంటివి ఇంకా ఇంట్లో కుక్ చేసింది ఫుడ్డు పాలు చాయ్ అలాంటివి తాగ వద్దు ఇంకా మసాలా ఫుడ్ లాంటిది కూడా ఎక్కువ తిన వద్దు ఎక్కువ ఏమంటారు ఆకు కూరలు పాల కూర తోట కూర అవ్వి బెండకాయ దొండకాయ బిర్యానీలు అవన్నీ తిన వద్దు బయట ఫుడ్ మొత్తానికే మొత్తానికి తీసేయ్యాలి ఓకే థ్యాంక్ యు